తెలంగాణలో విద్యకు నిధులు ప్రధానంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల చోరవు ద్వారా అందించబడతాయి మౌలిక సదుపాయాలు మరియు విద్యను అనుదినం మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్రం తన బడ్జెట్లో కొంత బాగాన్ని ప్రత్యేకంగా వి విద్యకు కేటాయిస్తాయి పాఠశాల్లను అప్గ్రేడ్ చేయడం మరియు కొత్త బోధన పద్ధతులను ఏకీగృతం చేయడంపై దృష్టిసారించే విద్యను అందించడానికి వివిధ పథకాలు మరియు ఆర్థిక కార్యక్రమాలు కూడా అమలు చేయబడతాయి అదనంగా భారతీయ విద్య ఫలితాలు నిది వంటి ప్రత్యేక విధులు విధానాలు కొలవగల ఫలితాలను ఆర్థిక సహాయాన్ని అనుసంధానించడం ద్వారావిద్య ఫలితాలు మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి ఈ ఉమ్మడి ప్రయత్నాలు తెలంగాణలో విద్యాారంగంలో స్థిరమైన అభివృద్ధి మరియు పురోగతిని నిర్ధారించడానికి ఉద్దేశించబడ్డాయి